అసం కీర్తికరంగా కలిగించిన విషయాలను కొన్ని ఉన్నాయి అవి మొదటగా కొన్ని నిరుద్యోగులకు కావలసినటువంటి ఉద్యోగ సదుపాయాలు ఇప్పుడు రావడం లేదు వచ్చిన వాటిని క్యాస్ట్ పరంగా వాటిని తొక్కేస్తున్నారు ఈ యొక్క క్యాస్ట్ పరంగా తొక్కేయడం అనేది కథనం గురించి చాలా ఉన్నాయి వార్తా పత్రికలు ఇలాంటి గురించి కొంచెం గ్రహించాలి వాటి గురించి కొంచెం ఇన్వెస్టిగేషన్ అనేది చూడాలి ఈ యొక్క నిరుద్యోగులు వారి యొక్క ఇంటి పనులు చూసుకుంటూ ఉండిపోతున్నారు వారికి తగిన వారు చదివిన చదువుకి తగిన జాబు వాళ్ళకి రావాలని కోరుతున్నాను అలాగే చాలామందికి తెలివి అనేది తక్కువ ఉంది చాలామంది ఈ యొక్క పిల్లలు మొబైల్ ద్వారా చెడిపోతున్నారు మొబైల్ ద్వారా చెడిపోవడం అనేది చిన్నపిల్లల నుంచి జరుగుతుంది వారికి ఆట పాటలు ద్వారా నైపుణ్యాన్ని కలిగిస్తూ వారిని మంచి మంచి కథలు ద్వారా నేర్పించాలని మంచి మంచి పుస్తకాలను చదివిపించాలని అలవాటుల ద్వారా మంచి మంచి మాటలు ద్వారా వారికి తెలియజేస్తూ వార్తా పత్రికలు కూడా వీటి గురించి గ్రహించాలని కోరుతున్నాను ఈ యొక్క వార్తాపత్రిక అనేది ఎటువంటి మనిషిని అయినా నిజాన్ని చెప్పగలదు ఎన్నో తెలియని విషయాలను తెలియజేయగలదు కాబట్టి ఈ యొక్క వార్త ద్వారా కథనం ద్వారా తెలియజేస్తేనే ప్రజలకు పిల్లలకు అందరికీ తెలుస్తుంది అని నా ఉద్దేశము ఈ యొక్క అసంకీర్తి విషయాలు ఇవే దీని ద్వారా ఈ వార్త పత్రికలు తెలుసుకొని వాటిని సంప్రదించి మానవుని యొక్క మనసును మార్చేలా చేస్తుందని కోరుతూ ఇంతటితో ఈ యొక్క మాటలను ముగిస్తున్నాను